మా ఊరు కులాస్పూర్ మా ఊరు లోపల దాదాపు ఐదువేల మంది జనాభా ఉండడం జరుగుతుంది కానీ కొన్ని సార్లు లోపల గ్రామ పెద్ద మా ఊరికి కొన్ని కట్టుబాట్లు నియమాలు ఉంటాయి గ్రామ పెద్ద మనుషులు ఏదైతే డిసైడ్ చేస్తారో అదే గ్రామం లోపల చట్టంగా మారడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరి లోపల ఒక ముఖ్యమైన ఒక చరిత్రక చరిత్రాత్మకమైనటటువంటి ఒక విషయం జరిగింది ఏందంటే అది ఒక ఒక మనిషిని కిరాతకంగా చంపడం జరిగింది మెయిన్గా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి కా వాళ్ళకి జరిగినటువంటి గొడవ ఏందంటే ఆస్తి తగాదాలు మరియు చిన్న చిన్న విషయాల గురించి ల్యాండ్ది భూమి యొక్క కొలతల గురించి వాళ్ళ లోపల ఒకరి మధ్య ఒకరు కక్ష పెట్టుకొని కక్ష పెట్టుకొని వారు అతన్ని ఎలాగైనా చంపాలని ఒక నిశ్చయించడం జరుగుతుంది అదేవిధంగా ఒకే ఒకే వ్యక్తి పైన దాదాపు ఒక ఐదారుగురు సేమ్ అలాగే అట్ అలాగే కక్ష పెంచుకోవడం జరిగింది ఈ యొక్క ఐదారుగురు ఒకే దగ్గర జమై తనని ఎలాగైనా చంపాలని ఒక ప్లాన్ వేసుకోవడం జరిగింది అయితే ఈ యొక పెద్దమనిషి అనే పెద్దమనిషి ప్రొద్దున ప్రొద్దున లేచి తన యొక్క యధావిధిగా తన యొక్క పొలానికి వెళ్ళడానికి ఛాయ్ తాగి పొలం ద పొలం దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయి పొలం దగ్గరికి వెళ్ళిపోయిండు పొలం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ వచ్చేస్త్ పొలం దగ్గరికి వెళ్ళి తన యొక్క చేనులో వరి చేను లోపల తనన్ని చూసుకొని చేసి కొద్దిసేపు ఉండి తర్వాత తిరిగి వస్తుండగా ఆ యొక్క తన యొక్క పొలం అనేది గుట్ట ప్రాంతం లోపల ఉండడం జరుగుతుంది మాములుగా ఆ యొక్క ఏరియా లోపల ఎక్కువ మంది జనాలు ఎవ్వరు ఉండరు కేవలం ఒక చిన్న దారి మాత్రమే ఉంటుంది ఆ యొక్క సమయం ఆ యొక్క ఉదయం సందర్భం లోపల ఎవరూ లేని సమయం లోపల ఈ యొక్క ఐదారుగురు జనాలు కలిసి అతను ఒంటరిగా రావడం చూసి ఇదే అదునైన సమయం అనుకోని తను వస్తుండగా ఒక ఒక మనిషి వెంటనే కర్రబట్టి తన యొక్క బైక్ బైక్కి ఒక టైర్ లోపల కుచ్చడం జరిగింది దాని ద్వారా అతను బైక్ స్కిడ్ అయి కింద పడిపోయిండు కింద పడిపోయే సరికి ఇంకా ఐదుగురు చుట్టుముట్టి కర్రలతో అతన్ని కొట్టారు కొట్టడం ఫుల్లుగా కొట్టడం జరిగింది దాని ద్వారా అతని యొక్క శరీరం అనేది రక్తస్తం రావడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఎక్కువ కక్షపెంచుకున్నటువంటి వ్యక్తి తన యొక తన యొక్క వ్యవసాయం లోపల పనికొచ్చేటువంటి గొడ్డలి తీసుకొని తన యొక్క చెవి పైన నరకటం జరిగింది దాని ద్వారా అతని చెవిని కట్ కావ ముక్కలుగా కావడం జరిగింది దీని ద్వారా దీన్ని తన యొక్క తమ్ముడు కొద్ది దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఈ యొక ఆగంతకులు తనని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ యొక్క తమ్ములు తన యొక్క అన్న యొక్క శరీరాన్ని తీసుకొని ఒక కారు లోపల పెట్టుకొని హాస్పిటల్కి వెళ్దామని వెళ్దామని కారు లోపల పెట్టుకున్నారు ఆ యొక్క ప్రాంతం మొత్తం మా ఊరు యొక్క ప్రాంతం మొత్తం అట్టుడికిపోయింది ఎందుకంటే అతను ఆ యొక్క దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి చానా గొప్ప వ్యక్తి ఊరు లోపల చాలా మందికి చానా సహాయం చేయడం జరిగింది దీని ద్వారా చాలామంది కోపంతో రగిలిపోయారు తన యొక్క అన్న అన్న యొక్క అన్న యొక్క దేహాన్నితీసుకుని కార్లో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తన యొక్క కార్ కూడా తన యొక్క రక్తంతోని పూర్తిగా ఎరుపుగా మాపోయింది అంతగా తన తనని ఆ దుండగులు కొట్టడం జరిగింది సో అతని హాస్పిటల్ తీసుకెళ్తుండగా తన యొక్క మార్గమధ్యం లోపలనే తన యొక్క ప్రా ప్రాణాలు వదిలేయడం జరిగింది ఆయు ఆ క్షణం లోపల మా ఊరి యొక్క ప్రతీ ఒక్కరి లోపల కన్నీళ్ళు మిగల్చడం జరిగింది ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి చానా మందికి చానా సహాయం చేయడం జరిగింది దాదాపు కొన్ని ఇంకొక రెండు మూడు సంవత్సరాలయితే ఎమ్మెల్యేగా నిలబడేటువంటి గొప్ప స్థాన గొప్ప స్థానం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇలా జరగడంతోనే చానా మంది ఉట్ అట్టుడికి పోయారు ఎలాగైనా చేసి అతని చంపా ఆ యొక్క దుండగులను చంపాలన్నంత కోపం ఈ యొక్కలు వ్యక్ ఈ యొక్క తన యొక్క అనుచరుల లోపల మె రావడం జరిగింది తన యొక్క చావు యొక్క ఊరేగి అంతిమయాత్ర కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే ఒక పెద్ద ఉద్యమం ఉద్యమకారుడు చనిపోతే ఎంతమంది జనాలు వస్తారో ఆ యొక్క వ్యక్తి అతను చనిపోవడం జరిగింది ఇది యొక్క మా ప్రాంతంలోపలనే చారిత్రక సంఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత మంది జనాలు ఆ యొక్క అతను చనిపోయినప్పుడు రావడం జరిగింది ఇది తన యొక్క ఈ యొక్ ఇది ఈ యొక్క చరిత్ర అయితే మరియు మరొకటి బా నూతనంగా మా యొక్క మా ఊరు లోపల ఒక దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయం లోపల పెద్దమ్మ గుడి నాగ ఇది మేము ఉగాదికి చానా పెద్దగా జరుపుకుంటాం మా గ్రామం లోపల ఉగాది అనేది చాలా గొప్ప గొప్ప పండగ దాన్ని మా గుట్ మా యొక్క పెద్దమ్మ తల్లి గుట్టపైన వెల వెలచడం జరిగింది చానా సంవత్సరాలుగా చిన్న గుడి లోపలనే ఉండడం జరిగింది ఆ పక్కన్నే ఒక మర్రిచెట్టు ఉండేది ఆ మర్రిచెట్టు అనేది రీసెంట్గా గో కూలిపోయింది ఆ యొక్క మర్రిచెట్టు కూలిపోవడం ద్వారా గుడి అనేది విరిగి గుడి గుడి అనేది కూలిపోవడం జరిగింది దీని ద్వారా గ్రామం లోపల పెద్ద మంచులు గానఐ అదే విధంగా గల్ఫ్కి వెళ్ళేటువంటి అన్నలు గానీ గ్రామం లోపల జనాలు గానీ చాలా మంది చందా ద్వారా చాలా డబ్బులు సేకరించడం దాదాపు ఒక ముప్పై నలభై లక్షలు జనాల యొక్క సహాయంతోని మాత్రమే ఎలాంటి రాజకీయ నాయకుల అండ లేకుండా కేవలం జనాల యొక్క వా చందాల ద్వారా ముప్పై నలఫై లక్షలు స్వీకరించి గుడి యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది ఒక చారిత్రక సంఘటన ఎందుకంటే నేడు ఈ విధంగా చిన్న గుడి కట్టినా దాన్ని రాజకీయం చేస్తారు కానీ మా వాళ్ళు రాజకీయం చేయకుండా కేవలం మన యొక్క భక్తి శ్రద్ధలతోనే ఎవరైతే ఇంతా పెద్ద మొత్తంలో భక్తి ఉందో వాళ్ళు మాత్రమే వాళ్ళకి తోచినంత సాయం చేయడం జరిగింది దీని ద్వారా ఒక ముప్పై లక్ష ముప్పై నలభై లక్షలు తీసుకొని పెద్దమ్మ గుడి యొక్క నిర్మాణాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా అద్భుతమైన మందిరాన్ని నిర్మించడం జరిగింది దీని ద్వారా ప్రజల్లోపల సంతోషం ఆ యొక్క నూతనంగా విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది దీని ద్వారా ఒక కళా అనేది రావడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఈ యొక్క ఉగాది పండగని చానా ఘనంగా వైభవంగా నిర్మించడానికి ఈ యొక్క మందిరాన్ని స్థాపించడం జరిగింది ఈ యొక్క మందిరం లోపల ఇరువైపుల గూడా చెట్లు పుట్టలతో చానా సంతోషంగా ఉంటుంది ఆ యొక్క ప్రాంతం అనేది అడవి లోపల ఆ గుట్టపైన ఉండడం ద్వారా ఇలాంటి మార్ మార్గాలు కూడా నిర్మి లేకపోతుండే కానీ గ్రామ పెద్ద మనుషులు గానీ ముఖ్యమైన ఆ ఇంజనీర్ల యొక్క సహాయంతోని అక్కడితరకు మా యొక్క రోడ్ని రోడ్ నిర్మాణాలు చేసి గుడికి చాలా మంది భక్తులు వచ్చే విధంగా గుడి యొక్క నిర్మాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్మించడం జరిగింది అదే విధంగా ఇప్పటికే నూతనంగానే ఈ యొక్క మా మందిరం లోపల దేవి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది చాలా మంది బస్ బావో భక్తులు వేల సంఖ్యలోపలకు నేను చిన్నప్పటి నుంచి అంతమందిని ఎక్కువ మందిని మా ఊరి లోపల ఏదన్నా ఉత్సవం జరిగితే కూడా అంతమందిని చూడలేదు అలాంటిది గుడి నిర్మాణం లోపల పెద్దమ్మ తల్లి యొక్క ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వేల సంఖ్యల్లోపల భక్తులు రావడం జరిగింది గుళ్ళు గోపురాలు అట్ జనాలతోని జనసంద్రమైపోయినయి అదేవిధంగా ఆ రోజు అన్నదాన కార్యక్రమం మరియు కుంకుమ పూచ ఇవన్నీ చాలా నిర్మించడం జరిగింది అదేవిధంగా చివరి లోపల చివరి రోజు మేక్ ఊర్లో లోపల మేకలు కోసుకొని ఆ యొక్క ఆడపడుచులును పిల్చుకొని వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ లోపల ఒక నూతన ఉత్సాహాన్ని అదేవిధంగా గ్రామంలోపల ఏదో తెలియని తేజస్సు ఉత్తేజం ప్రజల్లోపల నిర్మాణం కావడం జరిగింది ఎందుకంటే చిన్నగా ఏదో చిన్నగా గుడి ఉండే కానీ ఇప్పుడు ను ఎప్పుడు ఎ ఎప్పుడైతే ఇంత పెద్దగుడిని నిర్మాణం చేసారో అప్పుడు భక్తుల్లోపల దా అమ్మవారి పట్ల మరింత విశ్వాసం ఎందుకంటే ఆ గుట్టపైన ఉన్న గుడిని జస్ట్ నార్మల్గా ఒక సంవత్సరానికొకసారి వెళ్ళి ముక్కుకునేవారు కానీ నేడు ఆ యొక్క తల్లి తన యొక్క తన యొక్క కోరిక మేరకు అంత పెద్ద గుడిని నిర్మించి తల్లి యొక్క విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఇది నిజమంగా నిజంగా మా ప్రాంతంలోపల ఒక చారిత్రక సంఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అంతమంది జనసంద్రాన్ని ఎక్కడ చూడలేదు కానీ నేను కళ్ళారా చూశాను ఎంతంటే దాదాపు ఒక వేల సంఖ్యల్లోపల ఈ యొక్క తల్లి యొక్క దర్శనానికి రావడం జరిగింది అంతమంది జనాల్ని కంట్రోల్ చేయడానికి కూడా మా యొక్క గ్రా గ్రామ యువకులు అంతమంది ఉన్నాగానీ సరిపోలేదు అలాంటి జనాలు రావడం ద్వారా గ్రామం లోపల ఇది మాకు చాలా చారిత్రకమైన సంఘటనగా మేం భావిస్తున్నాం